నేను జీవితంలో అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్యానికి విలువను ఇస్తాను ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టు ఆరోగ్యం బాగుంటే మనం అన్నీ అన్నీ ఉన్నట్టు డబ్బు ఇంకా ముఖ్యమైనది డబ్బు ఉండాలి డబ్బు ఉంటే డబ్బు కూడా చాలా అవసరం మన జీవితంలో డబ్బు లేకపోతే మన జీవన జీవనోపాయనం ఉండదు జీవితంలో డబ్బు ఆరోగ్యము మంచి మనసు ఉండాలి జీవితంలో డబ్బు కంటే ఏది ఎక్కువగా వాల్యూ ఉండదు డబ్బు ఉంటే మనుషులకు వాల్యూ ఉంటుంది మరియు ఆరోగ్యం కూడా మనకు అవసరం ఆరోగ్యం కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం వల్ల అన్నీ అన్నీ దొరుకుతాయి ఎక్కువ రోజులు జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా అన్నీ విధాల అన్నీ ఉంటే బాగుంటాం జీవితం బాగుంటుంది డబ్బును సంపాదించుకోవచ్చు ఆరోగ్యం వల్ల జ్ఞానం పెరుగుతుంది ఆరోగ్యం వల్ల మనసు మొనగడ సాగుతుంది ఎక్కువ రోజులుగా కాబట్టి అన్నింటి కంటే ఆరోగ్యం ముఖ్యమైనది ఆరోగ్యం తర్వాత డబ్బు డబ్బును ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కాకపోతే జీవితంలో ముఖ్యమైనది అయితే ఆరోగ్యానికి మనము కాపాడుకోవాలి జీవితంలో అన్నింటి కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఆరోగ్యానికి మన ఆరోగ్యం మనది కాబట్టి ఆరోగ్యాన్ని డబ్బును అన్నింటిని అందుబాటులో ఉంచుకోవాలి అలాగే మన జీవితాన్ని అలాగే కొనసాగించాలి